వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైనది నాటువేయడం మరియు పొలందున్నడం ఈ మధ్యన వ్యవసాయంలో ప్రతి ఒక్కరు వ్యవసాయం కాకుండా అనవసరమైన పనులు చేసుకుంటూ వ్యవసాయాన్ని నెగ్లెట్ చేస్తుర్రు వ్యవసాయం అంటే ఒక రైతు అంటే దేశానికి వెన్నుముక వెన్నుముకని ఈ మధ్యన అందరూ నెగ్లెట్ చేస్తుర్రు రైతు ఎంత ముఖ్యమైన పని చేస్తుంటే అది ఎవరికి తెలియదు వ్యవసాయం అంటే అల్లాటప్ప పనేం కాదు వ్యవసాయంలో అత్యంత కష్టమైన పనులు కూడా ఉంటాయి బురదలోనాటు వేయడం పొలం దున్నడం ఎద్దులతో గొర్రు కొట్టడం మొత్తం ఆరు నెలలకు ఒక బియ్యపుగింజ తయారు అవుతుంది ఆరు నెలలలో మీరు ఎన్ని బియ్యపుగింజలు తయారు చేస్తారు మీకు తెలియాలి వ్యవసాయంలో అత్యంత కష్టమైన పని అని అంటే బురదలో దిగి పొలం దున్నడం అది చాలా కష్టమైన పని ఇప్పుడు అందరు వ్యవసాయం వదిలేసి చదువుకొండు చదువు తగ్గట్టు పని చేస్తున్నారు పనిలో ఒక్కరోజైనా సంతోషం ఉన్నానంటే అది కూడా లేదు వ్యవసాయంలో మళ్ళీ అదే సంతోషం ఉంటుంది వ్యవసాయంలో ఇప్పుడు మన కోసం కెసిఆర్ మిషిన్ భగీరథ వాటర్ ప్లాంట్ వేశారు ఈ మధ్యన ప్రతి ఒక్క చేను పొలానికి ఇరవైనాలుగు గంటలు నీళ్ళు పర నీళ్ళు ఉంటున్నాయి అలానే మన వాన కాలంలో కూడా ఈ మధ్యన బాగా వర్షాలు పండి పడి వర్షాలు పడి చెరువులు అవన్నీ నిండిపోయాయి అందుకే ఈ మధ్య ప్రతి ఒక్క చెరువులో ఇరవైనాలుగు గంటలు నీళ్ళు ఉంటాయి ఆ నీళ్లతో మన పొలాన్ని సాగుచేసుకోవచ్చు మరియు వ్యవసాయంలో ఒక లాంటి ఉండయి ప్రత్యేకమైన వ్యవసాయం ఉంటుంది రెండు టైప్ రెండు టైప్స్ ఉంటే ఒకటేమో చేతినాటు ఈ మధ్యన మిషన్ నాటు కూడా వచ్చింది మిషన్ నాటు వేస్తే కొంచెం పంట కొందరు తొందరగా చేతికి వస్తుంది చేతుల్లో చేతికి వస్తుంది మరియు మన చేతి నాటు వేసింది అనుకో కొంచెం అటు ఇటుగా లేట్ అవుతుంది ఇందులో సీట్లు సీడ్ సీడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒకటి ఫిమేల్ సీడ్ ఒకటి మేల్ సీడ్ ఒకటి ఏమో నార్మల్ సీడ్స్ చాలా డిఫరెంట్ సీడ్స్ కూడా ఉంటాయి ఒకటి ఐపిపి ఐబిబి అని కూడా ఉంటాయి అదే వ్యవసాయంలో అత్యంత కష్టమైన పని అని అంటే పొలానికి మందు చల్లడం మందుల్లో ఒక్కొక్కొటి నైస్ ట్వంటీ ట్వంటీ ట్వంటీ ట్వంటీ మందులు చాలా డిఫరెంట్ టైప్స్ అని ఉంటాయి అందులో మనకు బాగా బాగా పొలానికి మందులు వేసేవి అంటే ట్వంటీ ట్వంటీ నైంటీన్ దాని తర్వాత మళ్లీ పొలానికి మన గడ్డి పెరగకుండా ఓ టైప్ ఆఫ్ లిక్విడ్ ఓ టైప్ ఆఫ్ మందు చల్లుతారు మరియు పొలంలో బాగా సేపు పని చేయవలసిన వచ్చింది ఆ పొలంకాడ మనం మధ్యాహ్నం పొలం పని పని పొలం పని మొత్తం అయిపోయాక మనం ఒక్క రెండు బుక్కల అన్నం మంచిగా పొలం చూసుకుని తింటే తృప్తిగా ఉంటుంది అలానే మొన్న పొలంలో ఎప్పుడు పొలానికి అయినా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది ఓ టైప్ ఆఫ్ పీస్నెస్ అవన్నీ ఫీల్స్ వస్తున్నాయి దాని ద్వారా మనకు మనిషికి కొంచెం ప్రశాంతత దొరుకుతుంది పొలం కాడికెళ్తే ఇప్పుడు అంరు ఏమనంటే సిటీకి పోయి జాబ్స్ జాబ్ చేసుకుంటున్నారు దాని ద్వారా మన వ్యవసాయం కొంచెం తగ్గిపోతుంది ప్లీజ్ మన వ్యవసాయాన్ని కొంచెం పెంచుదాం ఓకే